హలో హలో ఇది ట్రావెల్ ఏజెంట్ నంబరేనా అండీ ఓకే ఈ ఆరెంజ్ ట్రావెల్స్ ఓకే అదే నేను యాచ్యువల్గా నేను హైదరాబాద్కి రావాలి అనుకుంటున్నానండి నెక్స్ట్ వీక్ సో హైదరాబాద్లో ఏమైనా టెంపుల్స్ టెంపుల్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేస్తారా ఎక్కడెక్కడ తిరగొచ్చు వన్ డేలో నేనొకవేళ ట్రావెల్ చెప్తాను నేను హైదరాబాద్కి వద్దామనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఫస్ట్కి అండీ లొకేషన్ వచ్చేసి నేను నేను బెంగళూరులో ఉంటానండి బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావాలి బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్కి నేను ఫస్ట్ డిసెంబర్కి వస్తున్నాను సో హైదరాబాద్లో నేను వచ్చేసి కూకట్పల్లిలో ఉంటాను మా రిలేటివ్స్ ఉంటారు సో అక్కడి నుంచి నాకు మీరు అరేంజ్ చేయగలరా ట్రావెల్ బస్ ఏమైనా అంటే నేను వన్ డేనే మా ఫ్యామిలితో కలిసి హైదరాబాద్లో ఏమైనా టెంపుల్స్ ఉంటే తిరగాలనుకుంటున్నారు వన్ డేలో పాజిబిలిటీ ఏమైనా ఉంటే ప్లాన్ ఏమైనా చెక్ జేసి చెప్తారా ఫ్యామిలీకి అంటే మేము ఫోర్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వస్తామండి ఫుడ్డు కూడా అండీ ఫుడ్డూ రెండూ చె ప్పండి ఫుడ్కి ఎంతయితది మీ చార్జెస్ ఫుడ్ కాకుండా ఎంత అవుతుంది మీ బస్ ప్యాకేజీ ఏంటి ఓకే ఓకే పెద్దమ్మ తల్లి టెంపులు ఓకే ఇంకా ఓకే అదే నేను చూశానండి మాములుగా మా ఫ్యామిలీ అన్నారు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఫేమస్ అంట అక్కడకి వెళదాము అనుకుంటున్నాం ఇంకోటి బిర్లా మందిర్ ఉందండి వాటి టైమింగ్స్ ఏంటి చెప్పగలరా బిర్లా మందిర్ ఓకే యాదగిరి గుట్ట కూడా అనుకుంటున్నాను అది కూడా సిటీ ఔట్కట్స్లో ఉంది అది చాలా మంచి టెంపుల్ అని మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు టెంపుల్ తిరుపతి లెక్క కట్టారంట కదండీ స్వర్ణగిరి టెంపుల్ ఓకే అవును చూశానండి నేను వింటర్లో చూశాను ఫోటో పిక్చర్స్ బాగున్నాయి చూడడానికి

అచ్ఛచ్చా

ఓకే రెండువేలు అవుతుందా సరేండి ఓకే ఒకే ఇంక్లూడింగ్ ఫుడ్డు కూడా అంటే భోజనం కూడా పెడతారు ఇంక్లూడింగ్ ఫుడ్ ఓకే అండీ సరే అండీ నాకు అర్దమయ్యింది నేనూ ఒకసారి మా ఫ్యామిలీ వాళ్ళతో కనుక్కోని నేను మీకు కాల్ చేస్తానండి సో బయలుదేరాక డైలీ ఫోర్ డేస్ బిఫోరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో క్యాష్ అయితే యూపీఐ కూడా తీసుకుంటారుగా మీరు ఆన్లైన్ పేమెంట్ కూడా సరే అండీ సమస్య విన్నందుకు థ్యాంక్ యూ అండి వెల్కమ్ అండి ఉంటానండి